స్పొర్ట్స్ అనంగానే మనకు కొన్ని గేమ్స్ గుర్తొస్తాయి క్రికెట్టు కబడ్డీ కోకో వాలీబాల్ షటిల్ అని గేమ్స్ గుర్తొస్తాయి ముందుగా మనం క్రికెట్ గురించి చెప్పాలనుకుంటే క్రికెట్కి టూ టీమ్స్ ఉంటాయి ఒక్కొక్క టీంకి పదకొండు మందిరి ఉంటారు వాళ్ళు ఆపోజిట్ టీమ్స్ మళ్ళా ఆడతారు అప్పుడు ఓవర్కి సిక్స్ బాల్స్ ఉంటాయి సిక్స్ బాల్స్ మళ్ళీ హెడ్ మీద నుంచి వెళ్తే బాల్ నో బాల్ ఇస్తారు ఫ్రీ హిట్ ఇస్తారు మళ్ళీ మళ్ళీ ఆ లైన్ దాటి బాల్ వేస్తే నో బాల్ ఇస్తారు వార్నింగ్ అది మళ్ళీ స్క్రోర్స్ మ్యాచ్ అయితే టై అయితది మ్యాచ్ మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్ ఇస్తారు సూపర్ ఓవర్లో ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తే వాళ్ళు మ్యాచ్ విన్ అవుతారు ఇది క్రికెట్కి సంబంధించి వాలీబాల్ వాలీబాల్కి టీంకి సిక్స్ మెంబర్స్ ఉంటారు టూ టీమ్స్ ఉంటాయి మధ్యలో నెట్ ఉంటుంది గేమ్ బాల్ కొడితే మ్యాచ్ విన్ అవుతారు కోకె తీసుకున్నట్టయితే టీంకి నైన్ మెంబర్స్ ఉంటారు ఎయిట్ ఎయిట్ మెంబర్స్ సిట్టింగ్లో ఉంటారు ఒక మెంబరు రన్నింగ్ క్యాచ్ వేస్తారు ఆపోజిట్ టీమ్ ఓ ఒక మెంబర్ని అప్పుడు వాళ్ళు విన్ అవుతారు క్యాచ్ ఎస్తే ఇది గేమ్స్ సంబందించి